మా ప్రాంతంలో భూమిని కొనుగోలు చేసేటప్పుడు లేక అమ్మేటప్పుడు ప్రజలు చాలానే చట్టపరమైన సమస్యలు ఎదుర్కొవా ఎదుర్కొంటారు అందులో ముఖ్యంగా ఏంటంటే కొందరు అంటే ఇప్పుడు భూమిని అమ్మే వాళ్ళు కాకుండా వాళ్ళ పక్కనున్న భూమి వాళ్ళు కూడా ఇందులో మా భూమి కొంచెం ఉంది దీన్నీ మేము అమ్మలేము అని ఒకవేళ మీరు కనుక అమ్మితే మేము మీపై కేసు మన పోలీస్ కంప్లైంట్ ఇస్తామని బెదిరిస్తారు ఇలాంటి టైమ్లో మనం చట్టపరమైన మద్దతు కొరకు ముందే చూసుకోవాలి ఒకవేళ భూమి మీద ఏమన్నా కేసులు ఏమన్నుంటే అవన్నీ ముందే చేసుకోవాలి అలాగే మనం భూమిని కొనేటప్పుడు మనకు తెలిసిన పెద్దవాళ్ళను తీసుకెళ్ళాలి ఎందుకంటే అక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా వాళ్లతో మనం మాట్లాడుతాము అలాగే భూమి ఎంత ఎంత విస్తీర్ణముంది అంటే ఎన్ని ఎకరాలు లేక ఎన్ని గుంటలుంది అనేటివి మనం ముందే మంచిగా చూసుకోవాలి చూసుకొని అక్కడ మనం ఫెన్సింగ్ అన్నా ఏమన్నా ఒకటి మనది అన్నట్టు అక్కడ ఏర్పరచుకోవాలి అలానే భూమి మీద ఎంతమంది పేర్లున్నాయి ఇలాంటివి లేకుండా అందుకే ఇప్పుడు మనం ధరణీ పోర్టల్ వచ్చిందిగా ధరణీ పోర్టల్లో చూసుకొని అసలు భూమి ఎవరి పేరు మీద ఉంది దీని మీద ఇంకేమన్నా కేసులు ఉన్నాయా దీన్ని కొంటే మనకి ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా వస్తాయి అనేటివి మనం చూసుకుంటూ ఉండాలి